గత ఏడాది మేము అందరం కలిపి మా ఫ్యామిలీ తో తిరుపతి వెళ్ళాము అది ఎర్టిగా కారు మీద ఇప్పుడు తిరుపతి నుంచి అందరం కలిసి శ్రీకాళహస్తి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకుని మళ్ళీ విజయవాడ అన్నవరం దర్శనాలు చేసుకుని తిరిగి ఇంటికి రావాలనుకున్న వచ్చాము మళ్ళీ ఈ ఏడాది కూడా సేమ్ ఆ క్రిట్ ఎర్టిగా కార్ నే బుక్ చేసుకుందాం అనుకుంటున్నాము సేమ్ ఏ ప్లేస్ లకి వెళ్ళామో గతేడాది మళ్ళీ ఇప్పుడు కూడా అదే ప్లేస్ లకి వెళ్దాం అనుకుంటున్నాను కావున మీరు ఆ కార్ ని మళ్ళీ మాకు రీబుకింగ్ చేస్తారని అనుకుంటున్నాను